తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి వనరులు వ్యవసాయం పరిశ్రమలు సేవలు మరియు స్వయం ఉపాధి అవి ఏంటంటే వ్యవసాయం పరిశ్రమలు సేవలు స్వయం ఉపాది వ్యవసాయం తూర్పు గోదావరి జిల్లా ఒక వ్యవసాయ ప్రాంతం పంటలలో వరి మిరప పత్తి జొన్నపెసలు మరియు కూరగాయలు ఉం ఉంటాయి వ్యవసాయం జిల్లా జనాభాలో చాలామంది ప్రజలకు జీవనోపాధి అందిస్తుంది పరిశ్రమలు తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి వీటిలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు యంత్రాలు సిమెంట్ మరియు శిల్పకళ ఉత్పత్తులు ఉంటాయి ఈ పరిశ్రమలు జిల్లాలో కొంత ఉపాధిని అందిస్తాయి సేవలు తూర్పు గోదావరి జిల్లాలో కొన్నిసేవారంగాలు ఉంటాయి వీటిలో విద్యా ఆరోగ్య సంరక్షణ రవాణా మరియు రిటైల్ ఉంటాయి ఈ రంగాలు జిల్లాలో కొంత ఉపాధిని అందిస్తాయి స్వయం ఉపాధి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మంది ప్రజలు స్వయం ఉపాధిని కలిగి ఉన్నారు వారు చిన్న వ్యాపారాలు చిన్న వ్యాపారాలు కుటీర పరిశ్రమలు మరియు వ్యవసాయం ద్వారా జీవనోపాధి సంపాదిస్తారు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలను ప్రైవేట్ ఉద్యోగులు కంటే ఎక్కువ ఇష్టపడతారు దీనికి కారణం ప్రభుత్వ ఉద్యోగాలు సాధారణంగా సురక్షితంగా ఉంటాయి మరియు మంచి పెన్షన్ వ్యవస్థ కలిగి ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగాలు సాధారణంగా అస్థిరంగా ఉంటాయి మరియు ఉద్యోగాలకు తక్కువ ప్రయోజనాలు ఉంటాయి తూర్పుగోదావరి జిల్లాలో నిరుద్యోగం ఒక సమస్య రెండు వేల ఇరవై మూడులో జిల్లాలోని నిరుద్యోగ రేటు సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఈ నిరుద్యోగం వ్యవసాయం మరియు పరిశ్రమలలో పనిచేసే యువతకు ప్రభావం చూపుతుంది జిల్లాలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలి ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో ఉపాధి కోసం శిక్షణను మెరుగుపరచవచ్చు ప్రైవేట్ రంగం కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి పెట్టుబడులు పెట్టాలి